తెలుగు భాష ప్రాంతంలో మిగతా భాషల అభివృద్ధిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది తెలుగు భాష ఒక సమృద్ధమైన మరియు సృజనాత్మక భాష ఇది ప్రాంతంలో ఇతర భాషలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది తెలుగు భాష ఈ ప్రాంతంలో ఇతర భాషలపై ప్రభావం చూపిన కొన్ని మార్గాలేంటంటే తెలుగు భాష యొక్క వ్యాకరణం ఈ ప్రాంతంలోని ఇతర భాషలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది తెలుగు భాషలో కొన్ని వ్యాకరణ లక్షణాలు ఉదాహరణకు సున్నా పదాలు మరియు పదాల యొక్క శ్రేణి ఈ ప్రాంతంలో ఇతర భాషల్లో కూడా కనిపిస్తాయి తెలుగు భాష యొక్క శబ్ద వ్యవస్థ కూడా ఈ ప్రాంతంలోని ఇతర భాషలపై ప్రభావం చూపింది తెలుగు భాషలో కొన్ని శబ్దాలు ఉదాహరణకు రాళ్ళ అణ ఈ ప్రాంతంలోని ఇతర భాషల్లో కూడా కనిపిస్తాయి తెలుగు భాష యొక్క పదజాలం ఈ ప్రాంతంలోని ఇతర భాషలపై కూడా ప్రభావం చూపింది తెలుగు భాష నుండి అనేక పదాలు మరియు పదబంధాలు కూడా ఈ ప్రాంతంలోని ఇతర భాషల్లో చే చేరబడ్డాయి తెలుగు భాష ఈ ప్రాంతంలోని ఇతర భాషల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది తెలుగు భాష యొక్క ప్రభావం ఈ ప్రాంతంలోని భాషల్లో ఈరోజు కూడా కనిపిస్తుంది తెలుగు భాష ఈ ప్రాంతంలోని ఇతర భాషలపై ప్రభావం చూపిన కొన్ని నిర్ది నిర్దిష్ట ఉదాహరణ ఏంటంటే కన్నడ భాష యొక్క తెలుగు వ్యాకరణం మరియు శబ్ద వ్యవస్థ తెలుగు భాష యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి కన్నడ భాషలోని కొన్ని పదాలు మరియు పదబంధాలు తెలుగు భాష నుండి వచ్చినవే అలాగే తమిళ భాష యొక్క వ్యాకరణం మరియు శబ్ద వ్యవస్థ తెలుగు భాష యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి తమిళ భాషలోని కొన్ని పదాలు మరియు పదబంధాలు తెలుగు భాష నుండి వచ్చినవే అలాగే ఒరియా భాషలోని కొన్ని పదాలు మరియు పదబంధాలు కూడా తెలుగు భాష నుండే వచ్చినవి